దిస్ కాల్ ఈజ్ నౌ బీయింగ్ రికార్డెడ్ హలో నమస్తే అండి నేను న్యూట్రిషనిస్ట్ మాట్లాడుతున్నాను మీరు అజీజా ఖాన్ కదండి అది యక్చువల్గా మా హాస్పిటల్లో మీది ఇచ్చారు అని చెప్పని ఇచ్చారు నెంబర్ నేను తీసుకున్నాను అదే మిమ్మల్ని కలవడానికి చెప్పండి

తీపి వస్తువులు మరియు జంక్ ఫుడ్తో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయండి వ్యాయామం చెయ్యడం చాలా ముఖ్యం ఓ ఓకే అర్దమైంది మీ జీవనశైలిని మార్చుకోవడం కొంచెం కష్టమే కానీ క్రమంగా మార్పులు చేస్తే మీరు త్వరగా ఫలితాలు చూడొచ్చండి మనం కలిసి ఒక పోషకాహార ప్రణాళికను ప్రిపేర్ చేసుకుందాము ఇందులో మీకిష్టమైన ఆహారాలు కూడా ఉంటాయి ఫస్ట్ ఏమి చెయ్యాలి వ్యాయామం చెయ్యాలండి మీరు ప్రతి రోజు కనీసం ఒక ముప్పై నిమిషాలు వ్యాయామం చెయ్యాలి యోగా లాంటి వ్యాయామాలు చెయ్యొచ్చు అలాగే నీరు రోజుకు మీరు ఎనిమిది నుంచి పది గ్లాసుల నీరు తాగాలి నిద్ర ప్రతి రోజు ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్రపోవాలి అవునవును మీరు ఖచ్చితంగా చెయ్యగలరు నేను మీకు ఎల్లప్పుడు సహాయం చేస్తాను కొంత సమయం పట్టొచ్చు కానీ మీరు ఖచ్చితంగా మీ లక్ష్యాన్ని చేరుకుంటారు నెలకొకసారి ఫాలోఅప్ చేస్తూ ఉంటాను ప్రతి నెల నన్ను కలవండి మీ ప్రోగ్రెస్ని మనం కలిసి సమీక్షి ఓకే అండి మీరు చెయ్యగలరు నేను మీతో ఉన్నాను అయితే నేను చెప్పిన డైట్ మీరు తప్పనిసరిగా ఫాలో అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అలాగే ఆరోగ్యకరమైన ఆహారం ఏంటంటే పండ్లు కూరగాయలు తృణధాన్యాలు పాలు మాంసం చేపలు తీసుకోవాలి జంక్ ఫుడ్డు తీపి వస్తువులు కార్బోనే కార్బోనేటెడ్ పానియాలు తక్కువగా తీసుకోస్కోవాలి వ్యాయామం చెయ్యడం వల్ల శరీరం చురుగ్గా ఉంటుంది బరువు తగ్గుతారు మనోధైర్యం పెరుగుతుంది నిద్ర లేకపోతే ఆరోగ్యం దెబ్బ తింటుంది ప్రతిరోజు ఒత్తిడిని తగ్గించే కార్యకలాపాలు చెయ్యాలి మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది అలాగే నాకు కుదిరినంత వరకు నేను మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాను మీ ఆరోగ్యాన్ని ఇద్దరం కలిసి కాపాడుకుందాము

కాల్ రికార్డింగ్ హ్యాస్ నౌ ఎండెడ్